నాకు మొదటిలో నీటిని చూస్తే భయం అనేది ఉండేది ఎందుకంటే అందులో పడిపోతే మనకు ఊపిరి ఆడకుండా ఏడన్న పోతుందేమో అనేసి కొంచెం భయం ఉండేది తర్వాత మేము నాలుగో తరగతి చదివేటప్పుడు మా స్నేహితులందరూ కలిసి అంటే వర్షాకాలంలో ఇంకా కాలవల్లో నీళ్ళు అవి ఉంటాడటం వల్ల మాకు కొంచం దాన్ని చూస్తేనే చాలా హ్యాపీగా అనిపించేది అన్నమాట ఆ నీళ్ళలో ఆడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట సరే మా మా ఊరు చివర చెక్ డ్యామ్ అనేది ఉండేదనమాట ఆ చెక్ డ్యామ్ లో నీళ్ళు ఎక్కువగా నిల్వ ఉండేదనమాట ఆ చెక్ డ్యామ్ లోకి వెళ్ళి మేము ఆడుకుంటూ వెళ్ళి అక్కడ కొంచెం కొంచెంగా మునగడం స్నానం చేయడం అలాగా నేర్చుకుని తర్వాత స్నేహితులతో కలిసి ఈత కొట్టడం అనేది కొంచెం కొంచెంగా నేర్చుకోవడం జరిగింది నాకు ఏర్పడిన మొదటి స్ట్రోక్స్ ఏంటంటే ఫస్ట్ మా ఫ్రెండు నన్ను గట్టు పై నుంచి నీళ్ళలోకి తోసేసింది అనమాట అప్పుడు నాకు ఒక్కసారిగా ఊపిరి ఆడకుండా చనిపోతామేమో అనే భయం నాలో కలిగిందనమాట తర్వాత ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉండడం వల్ల నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకొని చేతులు అలాగా ఇలాగా కదపడం ఈదడం అనేది నేర్చుకున్నాను తర్వాత రోజు రోజుకి కొంచెం కొంచంగా ఈత నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట మేము బట్టలు ఉతకాలంటే ఏటి దగ్గరికి వెళ్ళే వాళ్ళం అనమాట ఆ ఏట్లో కొంచెం కొంచెం అక్కడక్కడ చిన్నచిన్న నీటి కుంటలు ఉండేదనమాట ఇక ఫస్ట్ లోనే పారె నీళ్ళని చూస్తే కొంచెం భయంగా ఉంటుంది కాబట్టి ఆ నీటి కుంటల్లో కొంచెం కొంచెంగా అదే నీళ్ళు పోసుకుంటూ స్నానం చేసుకుంటూ అట్ల ఇట్లా ఈదడం అనేది నేర్చుకోవడం జరిగింది అనమాట ఇలా ఈద్ ఈదడం వల్ల నీటి భయం అనేది పోయిందనమాట ఈత నేర్చుకోవడం వల్ల ఎక్కువ బరువును తగ్గించుకోవచ్చు తర్వాత శరీరానికి మంచి వ్యాయామం జరిగే జరుగుతుందనమాట ఒక ఒక గంట ఈత కొట్టడం జరిగిందంటే కొన్ని కిలో క్యాలరీల కొవ్వు అనేది లాస్ అవుతుందనమాట అంటే మామూలుగా అయితే చిన్న పిల్లలుకూ కూడా ఈత కొట్టడం అనేది నేర్పించాలి అనమాట ఈత కొట్టడం నేర్పిస్తే మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వస్తారని నమ్మకంతో మనము ఉండచ్చు అనమాట ఇంకా పిల్లలు పాఠశాలకి వెళ్ళేటప్పుడు పిల్లలకి తగిన జాగ్రత్తలు చెప్పి పంపించాలన్నమాట కొన్ని ప్రాంతాలలో ఈతల పోటీలు కూడా పెడతారనమాట ఈ ఈతల పోటీలో గెలిచిన వారికి బహుమతి ప్రధానం చేయడం కూడా జరుగుతుంది అలాగే కొన్ని దేశాలు కూడా ఒక దేశానికి ఇంకొక దేశానికి ఈతల పోటీలు అనేది కూడా జరుగుతుందనమాట ఈత నేర్చుకోవడం వల్ల బాగా స్లిమ్ గా కూడా ఉంటారు అన్నమాట అన్నిటికంటే ఎక్కువ క్యాలరీస్ తగ్గించే వ్యాయామం ఏందిరా అంటే ఈత అని చెప్పవచ్చు అనమాట ముఖ్యంగా నేను ఈత అనేది మా స్నేహితుల ద్వారా నేర్చుకున్నాను తర్వాత మొదట్లో వాళ్ళు తోసినప్పుడు కొంచెం స్ట్రోక్ కి కొంచెం భయానికి గురయ్యాను అనమాట తర్వాత కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా స్నేహితుల దగ్గర ఈత నేర్చుకోవడం అనేది జరిగింది